నమస్కారమం డి మేము టీవీ ముప్పై రెండు నుంచి వచ్చామండి ఇప్పుడు మనం గత వారం రోజులుగా వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయండి దీనికి గల కారణాలు ఏమిటో మీ ద్వారా తెలుసుకుందామని వచ్చామండి ఈ అల్పపీడనం వలన ఏఏ ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందండి ఈ అల్పపీడనం తుపాన్గా మారే అవకాశం ఏమన్నా ఉన్నాదండి ఈ అలపపీడనం తుపాన్గా మారే అవకాశం ఉంది మరి ఈ అల్పపీడనం వలన ఏఏ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందండి మరి ఈ అల్పపీడనం తుపాన్గా మారిన తర్వాత తుఫాన్ సమయంలో గాలులు ఎంత వేగంతో వీచే అవకాశం ఉందండి ఇటువంటి సమయంలో తీర ప్రాంతంలో నివసించే ప్రజలు తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమైనా చెప్పగలరా అండి మీ అమూల్యమైన సమయంను మాతో కేటాయించినందుకు మీకు ధన్యవాదములు అండి